ఈ విశాఖపట్నం జిల్లాలోని పలు వినోద కార్యక్రమాలకి గుర్తింపుగా చెప్పవచ్చు ఇందులో కబడ్డీ ఖోఖో హాకీ అటువంటివి కాకుండా ఇంటర్నేషనల్ రీతిలో స్కోపు గుర్తింపు తెచ్చుకున్న క్రీడలకు కూడా ఇవ్వడానికి మేమము ఆస్కారం